వ్యవసాయం కోసం నేను ప్రభుత్వం నుండి కోరే ప్రయోజనాలు ఏంటంటే టెన్ హెచ్పీ మోటర్ పది గంటలు ఆడే విధంగా అలాగే తదుపరి వాటికి కావాల్సిన మందులు వాటికి కావాల్సిన అంత పెట్టుబడి రైతు బీమా పథకాలు నీళ్ళు మోటరు కరెంటు అనేక విధాలుగా రైతులకి కొనుగోలులో కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేసినప్పుడు ఆ రైతు పడే ఆ పంట నుండి వచ్చే ఆ దిగుబడికి గవర్నమెంటు మంచి పెట్టుబడి ఇవ్వాలి రుణమాఫీలు తీసివేయాలి రైతులకు నీటి సదుపాయము కరెంటు వాళ్ళకి కావాల్సిన మందులకు డబ్బులు రైతు బీమా పథకాలు రైతుబంధులు ఇవన్నీ పెట్టి డబ్బు సరఫరా చేయాలి ఇంకా నేనైతే మంచి ఫర్టిలైజర్సు మంచి పంటకు సంబంధించిన నేలను కోరుకుంటు అప్పుడప్పుడు వాళ్ళు ఇచ్చే ఆ నీటిని ఉపయోగించుకుంటు ఇలా ప్రభుత్వం నుండి వ్యవసాయం బాగా మంచిగా పండాలని ప్రతి రోజు పంటను చూసుకుంటు నీళ్ళు పెడుతు తడి పెడుతు పొలానికి చేనులలో మందులు వేస్తు వాటిని చూస్తు అప్పుడప్పుడు మందులు కొడుతు పంట చేనుకు వచ్చిన తర్వాత కట్ చేసి వాటిని అన్నింటిని కళ్ళాలలో పోసి చెరిగి వాటిని అన్నింటిని తీసి కూలి వాళ్ళని పెట్టి మంచిగా వాళ్ళందరికి డబ్బులు సేకరించి ఎటువంటిదైనా అన్నీ సేకరించి అన్నీ మనం అందచేసే విధంగా ఉండాలి గవర్నమెంట్ కూడా ఎన్నో రుణాలు పెట్టాలి అని ఆశిస్తున్నాను